మా ఇంట్లో మామిడి చెట్టు ఒకటి ఉన్నింది దానికి మళ్ళీ వే మేము దా వాటికి కాయలు కాసినాయి కాసిన తర్వాత విత్తనాలు వ వచ్చినాయి కదా విత్తనాలని మళ్ళీ వేరే దగ్గర పూడ్చిపెట్టాము పూడ్చిపెట్టి అక్కడ వాటిని కూడా మళ్ళీ అంట్లు కట్టాము అంట్లు కట్టి అంటుని మళ్ళీ చెట్లుగా వే వాటి పక్కన ఒ పెద్ద చెట్టు పెద్ద చెట్టు ఉంది కదా చిన్న పెద్ద చెట్టు పక్కన చిన్న చెట్లుగా అంట్లు కట్టి అంట్లు అన్నీ బాగా వచ్చాక తీసి మళ్ళీ పక్కన వేసాం పక్కన వేసాక అవి మామిడికాయలు బాగా వచ్చినాయి వస్తే అక్కడ ఇప్పుడు ఏంటంటే ఎక్కువ చెట్లు అయినాయి కాబట్టి ఎక్కువ చెట్లు అయిన తర్వాత ఏంటంటే వాటిని కాయలు బయట కొన్ని అమ్మాము కొన్ని ఏమో మేము పిల్లలు మేము ఎక్కువ మ మా ఇంట్లో బాగా మే మో పా ఏడు ఎనిమిది మంది ఉన్నాము కాబట్టి మేము అందరం వాటిని కూడా తిన్నాము తేవయాన బాగా సీజన్ అంతా కాయలు తిన్నాము ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు వేసాము ఉసిరి చెట్టు వేస్తే ఉసిరి చెట్టుకి వా ఏంటంటే దానికి అంటు కుదరడం మాకు కట్టడం మాకు కుదరలేదు కాబట్టి మొక్కను కొనుకొని వచ్చి మొక్కను కొనుకొని వచ్చి ఉసిరికాయలను ఊరగాయలు పెట్టుకోడానికి కొన్ని ఏమో ఊరగాయలు పెట్టాము కొన్ని ఏమో బయట చుట్టాలు వాళ్ళు ఉంటే వాళ్ళకి వీళ్ళకి పెట్టి ఇచ్చేసాము వాటితో ఓ ఓ ఓ ఉసిరికాయ పచ్చడి అన్నింటికి ఒ కడుపులో ఏదన్న ఇదిగా ఉన్న బాగుంటుందని ఏదో పచ్చడి చేసుకొని తిన్నాము తిన్న తర్వాత అక్కడ బయట పూల చెట్లు ఏమన్న మల్లెచెట్టు అలాంటివి ఉంటే అంట్లు ఇంట్లో వేసుకోంటే ఇంట్లో ఇల్లు మేము ఇల్లు కట్టుకుంటే తీసి వేయాల్సి వచ్చినాయి తీసేసే టైములో ఏంటంటే వాటి అంట్లను అలా తీసేసి బయట క ఖాళీ స్థలం ఉంటే ప బయట ఖాళీ స్థలము వేసి అవి అన్నీ మల్లె చెట్టు కానీ ఈ సెంటుజాజుల చెట్టు ఒకటి ఉన్నది మందారం చెట్టు కానీ అవన్నీ ఉన్న చె లోపల ఉన్న చెట్లు అన్నీ అంట్లు కట్టి బయట వేశాము బయట వేసిన తర్వాత బయట బాగా చెట్లు బాగా పెద్దవి అయినాయి పెద్దవి అయితే ఇప్పుడు అవి మల్లెచెట్టు అవి ఏమో పట్టాలకి అవ వేసుకుంటాము ఎవరన్న ఇళ్ళ పక్కన వాళ్ళకి పెడతాము మేము అన్నీ మేము బ ఏదన్న ఫంక్షన్ అప్పుడు అలాంటప్పుడు మేము పెట్టుకుంటాం మందారం చెట్టుపూలు అవి ఏంటంటే పూ ఏదయినా డెకరేషన్ చేసుకునేటప్పుడు ఏదన్నఫంక్షన్లు అయిన చేసిన లేదంటే పటాలు దేవుడి పటాలకు అయిన అలాంటి అలాంటి వాటికి లేదంటే తెలిసిన వాళ్ళు పక్కన ఉన్నారు కాబట్టి చెట్లు లేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి చెట్లు లేని వాళ్ళకి వాళ్ళకి పటాలకి వాటికి వీటికి అందరికీ ఇచ్చి ఇచ్చి వా వాళ్ళని వాళ్ళ ఇచ్చి అందులో బాగా చెట్లు బాగా మీ ఇంట్లో బాగా పెంచారని వాళ్ళు కూడా వచ్చి ఏదైన పూ కావాలి అనుకుంటే వాళ్ళు కూడా అడిగి అడిగి మరి తీసుకొని వెళుతు ఉంటారు మాకు ఉపయోగపడుతున్నాయి పూల చెట్లు అవన్నీ వేసిన వేసిన అందువల్ల బయట ఎవరి కన్నా అవసర అవసరం అయితే దేవుడికి దేవుడికి అట్లా పెట్టుకోవాలి అనుకుంటే అంట్లను పెట్టుకుంటున్నారు ఇప్పుడు మాకు మాకు మనసు తృప్తిగా బాగా ఇదిగా ఉంది